ఎవరు గుడ్ ఈవెనింగ్ ఎవరండి చెప్పండి సార్ ఎస్ సార్ విక్రమ్ చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ ఎస్ సార్ వాడుతున్నాను ఎందుకు సార్ ఏమన్న ప్రాబ్లమా చెప్పండి అంటే మన డౌట్స్ ఓకే సార్ ఓకే సార్ అయితే సార్ కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే ఇప్పుడు పాన్ కార్డు ఆధార్ కార్డ్ ఇవన్నీ ఉంటాయి కదా సార్ ఇప్పుడు పాన్ కార్డ్ లేకపోయిన ఏమి పర్వాలేదా సార్ దానికి ఏదన్న హ్యూజ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇబ్బంది కాకుండా ఓకే సార్ ఓకే సార్ అది ఏమి ప్రాబ్లం లేదు కానీ లేకపోయిన ఏమి లేదు అనంటే గిట్ట మరి అంటే మా ఫాదర్ అకౌంట్లో కూడా ఇట్లా చేయించుద్దామని అనుకుంటున్నాం మరి కొంచెం అమౌంట్ అందులో కూడా మెయింటైన్ చేద్దాం అని డాడీకి మేబి పాన్ కార్డు లేదనుకుంటాను అలా అని ఇప్పుడు ఓకే ఏటీఎం వాడుతున్నాం కదా సార్ వాడతున్నాం ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వేరే బ్రాంచ్లలో తీసినా కూడా సర్వీస్ చార్జెస్ కూడా కట్ అవుతున్నాయి కద సార్ అదే అదే సార్ ఇప్పుడు ఫైవ్ టైమ్స్ తీయచ్చు కానీ మన మన బ్రాంచ్ ఏటీఎం మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉండదు కదా సార్ మనము ఉన్న ప్రతి ఏరియాలో అవైలబుల్గా ఉండదు కదా

అదే సార్ కాకపోతే పర్టిక్యులర్ నేను ఉన్న ఏరియాలో తీయాలంటే అంటే ఆ ఏరియాలో ఉండాలి కదా సార్ ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్న నాకు మనీ ఒక ఏరియాలో అవసరం ఆ ఏరియాలో లేదు కాబట్టి నేను ఏమి చేస్తాను దగ్గరలో ఉన్న ఏటీఎంలో తీసుకుంటాను అలా అంటున్నాను నేను అంతే అలా ఏమి లేదు సార్ ఇప్పుడు నా అకౌంట్ పైన ఏదన్న లోన్ గిట్లా ఏమన్న అప్రూవల్ అయ్యుందా సార్ అది చెప్పండి మరి మనం కొంచెం ఆర్థిక సాయం అందుతుంది కదా విజిట్ చేస్తే చెప్తారా సార్ ఇప్పుడు నా నెంబర్ని బట్టి అన్ని డీటెయిల్స్ క్లియర్గా

మామూలుగా ఇంట్రస్ట్ ఎంతు ఉంటుంది సార్ ఓకే సార్ రేపు ఫెస్టివల్ కదా ఎల్లుండి విజిట్ చేస్తాను సార్ నేను ఒకసారి థ్యాంక్ యూ సార్ బాయ్